ఏమేమి చేపలు ఉన్నాయి అమ్మ మీ దగ్గర కొరమీను కావాలమ్మ చూపించండి జతకి ఏడు వందలా అమ్మా జతకి ఆరు వందలు కదమ్మా ఏడు వందలు అంటావు మొదలు ముందు చేపలు చూపించమ్మ కొరమీను చూపించండి పెద్దవి ఇవ్వండి ఇవి ఎప్పుడు పట్టిర్రు అమ్మ చేపల్ని అంటే అమ్మా ఇవి చెరువులో పట్టిర్రా లేకపోతే మీరు ఎక్కడ అన్నా కాలువలో పెంచినవా ఓ సరే సరే అవునవును కొరమీను ఒకటి కొరమీను ఒకటి కవర్లో వేసి ఇవ్వండి అవి పెద్దవి రెండు వేయండి ఏడు వందలు కాదమ్మ ఆరు వందలు కిలో ఇది ఆరు వందలు అయితే చెప్పండి తీసుకుంటాను అంత ఎక్కడ పదుతుంది అమ్మ దానికి ఆరు వందలకి నేను చెప్పాను కదా ఆరు వందలకి రెండు ఇవ్వండి సరే చివరిగా ఆరు వందల యాభైకి ఇవ్వండి ఇక యాభైకి ఆరు వందల యాభై లాస్ట్ అమ్మ ఇక ఇదిగోండి డబ్బులు